మా ప్రాంతంలో జరిగే నేరాలు ప్రమాదాలు పోలీసులు ఎలా అధిగమిస్తున్నారు అంటే ఏదైనా గొడవ జరిగింది అనుకోండి మొదట పోలీసులు వస్తున్నారు పోలీసులు వచ్చి అక్కడ గొడవ ఏంటో తెలుసుకోకుండానే ముందు నేరస్తుల్ని తీసుకువెళతారు కానీ కొంత మంది కొన్ని కొన్నిసార్లు అయితే పోలీసులు న్యాయం తీర్చంలో కూడా కొన్ని కొంత మంది న్యాయంగానే ఉంటారు సో వాళ్ళెవరు తప్పు చేస్తారో వారికే శిక్ష విధించడం ఇలాంటి విషయాలన్నీ చేస్తూ ఉంటారు రెండవ విషయం వచ్చేసరికి ఏంటంటే పౌరుల రక్షణ విషయానికి వచ్చేసరికి పోలీసులు ఎక్కడైనా ఎక్కడైనా చర్య ఒక చర్య తీసుకొనక ముందు పౌరులుగా పౌరులుగా ఒకసారి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ వాళ్ళు ముందుగా తెలుసుకోవాలి ఎవరి తప్పు చేసారు ఎవరికి శిక్ష విధించాలి ఎన్ని సరే ముందు వాళ్ళతో వాళ్ళు తెలుసుకున్న తరువాతే వాళ్ళు ఎటువంటి తీసుకోవలసిన చర్యలేమైనా ఉంటే తీసుకోవాలి సో నా తరుపున నేను చెప్పాల్సినవి ఏంటంటే ఇదే ఉంది మా ప్రాంతంలో జరిగే జరిగేవన్నీ మామూలుగా ఎలా నియంత్రిస్తారో ప్రతీ ప్రాంతంలో జరిగినట్టే మా ప్రాంతంలో కూడా పోలీసులు నియంత్రించుకుంటూ వస్తున్నారు పెద్ద చెప్పడానికి ఏమీ లేదండి ఈ విషయంలో